యెస్ చెప్పండి ఎవరు ఏమొస్తున్నాయి

అకౌంట్లో నుంచా

అయితే డబ్బులు కట్ అయ్యాయా అకౌంట్లో నుంచి

అయితే కాల్ వస్తున్నాయా మీకు

వాళ్ళ డిటెయిల్స్ ఉందా నీ దగ్గరా వాళ్ళ ఫోన్ నంబర్ ఉందా వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తావా ఏమైనా పేరు అవి అలా చెప్తున్నరా వాళ్ళు ఏమంటున్నరు ఓన్లీ అమౌంట్ కావాలంటున్నారా

సరే నువ్వు

నువ్వొక పని చెయ్యి అది ఇప్పుడు వాట్సప్ కాల్ వస్తే ఆ నంబర్ నోట్ చేసుకుని రాసుకుని నాకు వాట్సప్ చెయ్యి నేను ఆయన నంబర్ ఎవరిదో నేను డీటెయిల్స్ తీసుకుని ఆయన పైన కంప్లెయింట్ చెయ్యిస్తాను సరేనా ఏదైనా నార్మల్ కాల్ ఉంటే కూడా నెంబర్ రాసుకుని నాకు డీటెయిల్స్ సెండ్ చెయ్యి నార్మల్ కాల్ కూడా సెండ్ చెయ్యి లేకపోతే వాట్సప్ కాల్ వస్తే వాట్సాప్ కాల్ నేను డీటెయిల్స్ తీసుకుంటాను సైబర్ క్రైమ్లో మనకి కంప్లెయింట్ చేద్దాము ఆయనది సరేనా ఇంకా ఏమైంది

ఎంత కట్టావు అదే ఫిఫ్టీన్ థౌజండ్ మీకు ప్రాఫిట్ ఇస్తారని చెప్పారా

ఇవన్నీ ఫ్రాడ్స్ ఉంటాయి ఇవన్నీ ఫ్రాడ్స్ ఉంటాయి ఒక్కసారి పోయింది డబ్బులు మళ్ళీ రాదు మళ్ళీ ఒక్కసారి అలా పని చెయ్యకు నువ్వు ఎందుకంటే ఈజీ మనీ ఎప్పుడు కూడా రాదు మనం పని చేస్తేనే డబ్బులొస్తాయి ఆన్లైన్లో ఇది చేస్తే వస్తాయి అది చేస్తే వస్తాయి ఇప్పుడు చాలా సైబర్ క్రైమ్స్ సైబర్ ఫ్రాడ్స్ అవుతుంది ఇప్పుడేమి చెయ్యకు నువ్వు వాళ్ళ నెంబరు ఉందా టెలిగ్రామ్ది ఎవరు చేశారు కదా సరే చూస్దాము ఆ ఐడి కూడా చూస్దాము ఎవరిది ఉంది నేను డీటెయిల్స్ తీపిచ్ తీసుకుంటాను కానీ ఇంకొకటి మళ్ళీ ఒకసారి ఎవరైనా ఇలా ఏమైనా మెసేజ్ చేస్తే అవి వస్తే ఇట్లే అది వస్తుంది ప్రాఫిట్ ఇంత వస్తుంది అంటే అవి అన్నీ ఫ్రాడ్స్ ఉంటాయి అవి అన్నీ ఏమి చెయ్యకండి ఎందుకంటే ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ నడుస్తున్నాయి ఆన్లైన్లో

కంప్లెయింట్ ఇచ్చావా నువ్వు సరే సరే నేను తీసుకుంటాను కంప్లెయింట్ తీసుకుంటాను నేను నువ్వు ఒక సారి పోలీస్ స్టేషన్కి నీ ఆధార్ కార్డ్ తీసుకుని ఆ డీటెయిల్స్ నీ దగ్గర ఏమేమి ఉన్నాయి అవి మొత్తం తీసుకు ని పోలీస్ స్టేషన్కి రా సరేనా ఓకే ఓకే